నేను జీవనోపాధి కోసం ఉపాధ్యాయుని వృత్తిని చేపట్టాను నేను ఒక టీచర్గా వర్క్ చేస్తున్నాను ఆ వృత్తి అనేది నాకు ఇష్టము ఆ టీచర్ జాబ్ అనేది ఆ టీచింగ్ ఫీల్డ్ విద్యార్థులకు మంచి మార్గంలో విద్యాబుద్ధులను నేర్పించి విద్యార్థులకు మంచి భవిష్యత్తును ఇవ్వడానికి ఉపాధ్యాయుడు ఎంతో కృషి చేస్తాడు ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు మంచి మంచి విద్యను అందించి వాళ్లని ఎక్కువ పెద్ద స్థాయిలో వాళ్లను ఉంచాలని వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తాడు ఒక ఉపాధ్యాయుడు నేను ఉపాధ్యాయ వృత్తిని స్కూల్లలో నేను ఒక స్కూల్లో ఉపాధ్యాయ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను ఒక స్కూల్లో టీచర్గా పని చేస్తున్నాను నేను విద్యార్థులకు మంచి విషయాలను మంచి మంచి పాఠాలను నేర్పించి వాళ్లలో వాళ్లను ఒక స్థాయికి వాళ్లను ఒక స్థాయికి చేర్చి మంచి స్థితిలో వాళ్లొక మంచి పెద్ద స్థాయిలో పెద్ద పొజిషన్లో ఉండాలని నేను వాళ్లని చూస్తాను